నమస్తే ఎవరు హలో చెప్పండి సార్

చెప్పండి సార్ కూరగాయల సార్ హలో కొంటాం కొంటాం అది ఏది

అవునా సార్ అంటే ఏం లే ఏం రసాయనాలు ఏం ఇంతకీ వాటికి గొర్రెలు ఆవ్ అవునవునవును తెలుసు తెలుసుల

అవును అవునులే అండి ఓకే ఓకే ఓకే అవునులే అండి

అవును అవునులే అండి అవును అవునులే అండి సర్ సర్లే సర్లే అండి సరే